నేను మీ డెలివరీ భాగస్వామితో మాట్లాడాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగాలేని ఆహరం అందించారు అంటే పాడై పోయిన ఆహారాన్ని అందించారు అలా ఎలా అందిస్తారు నాకు ఈ ఆహారాన్ని తింటే ఏదైనా జరిగితే ఎవరు భాద్యత వహిస్తారు ఈ ఆహరం అస్సలు బాగోలేదు అస్సలు తినే ఆహారాన్ని ఇలా పెడితే రెస్టారెంట్లో ఎవరు తింటారని మీరు అనుకుంటున్నారు మీరు పాడైన ఆహరం గురించి పిర్యాదు చేయాలి మీ భాగస్వామికి మేము పిర్యాదు చేసిన మీరు పట్టించుకోవటం లేదు సరే ఇప్పుడు మీ భాగస్వామిని పిలవండి మేము ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నాం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి చెడ్డ ఆహారాన్ని పెడితే మా ఆరోగ్యానికి ఏమి కావాలి మేము డబ్బులు ఇచ్చే కొనుకుంటున్నపుడు మేము అలాంటి ఆహారాన్ని తినాలి అని అనుకోవడం లేదు కదా ఇది మంచి రెస్టారెంట్ అని విని మేము వచ్చాము కానీ ఇది చాలా మంచి రెస్టారెంట్ కాదు అని ఇప్పుడు అర్ధమౌతుంది అయితే మీ భాగస్వామిని పిలవండి లేకపోతే నేను ఇచ్చిన డబ్బులను నాకు తిరిగి ఇచ్చేయండి